స్కూల్స్లో పాఠ్య ప్రణాళికలు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరిగా చేర్చాలండీ ఎందుకంటే ఈ పాఠ్యాంశాలు చాలా వరకు పర్యావరణ విద్యకు విద్యార్డులకు లేదా ఎంపిక అంశంగా పరిగణించబడుతుంది ఈ స్కూల్ స్థాయిలో పర్యావరణ విద్య అనేది సైన్సు సుసంపన్నత పాటించడం వలన సహజ క్షేత్ర పర్యటనలు కమ్యూనిటీ సేవా ప్రాజెక్టులు కానీ బహిరంగ విజ్ఞాన పాఠశాలలు పాల్గొనడానికి సంబంధించి రూపాలను తెలియజేస్తుంది ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ విధానాల్లో పాఠశాలలకు సంస్థ యొక్క పర్యావరణ విద్య కార్యక్రమాల అభివృద్ధి చెందడంలో వాటిని మెరుగు పరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే పౌరులకు విద్యార్థులకి అనే కాకుండా పౌరులకు కూడా పర్యావరణంపై లతైన అవగాహనను అందిస్తుంది ఇవి మూడు భాగాలపైన ఇది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా దృష్టి సారిస్తుంది ఏంటంటే క్లాసెస్ కానీ మన గ్రీనరీ సౌకర్యాలు కానీ శిక్షణ ఇవి విధానాల నుండి తగినన్ని నిధులతో పాఠశాలలో పర్యావరణ విద్యను తమ పాఠ్యాంశాలలోకి చేర్చుకోవచ్చు